నేను తెలుగులోని ప్రాంతీయ మాండలికలను నేర్చుకున్నాను అది నేను వాడాను కూడా తెలుగులో మాండలికాల గురించి మరింతను చెబుతాను వినండి తెలుగులో మాండలికాలను నేను నేర్చుకున్నాను నేను నెల్లూరు జిల్లాలోని నేర్చుకున్నాను నెల్లూరు జిల్లాలో భాష కొంచెం వేరేలా ఉంటుంది ఆ భాష కొంచెం అన్ని భాషలకు పోలిస్తే కొంచెం వేరేలా ఉంటుంది ఆ భాషను కూడా మనం గౌరవించాలి తెలుగు ఏ ప్రాంతీయ భాషను ఎక్కడ ఉన్నామో అక్కడ మనం ఆ భా ప్రాంతీయ భాషలను మనం గౌరవించి నేర్చుకోవాలి ఆ భాష మనకు నే నేర్పిస్తుంది ఆ ప్రాంతీయం మ మనం ఆ భాషను కూడా నేర్చుకోవాలి ఆ ప్రాంతీయంలో ఉన్నప్పుడు భాషను వాడటం కొంచెం సులభముగా ఉం ఉంటుంది